మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు అయితే చాలా బాగా మూఢనమ్మకాలు కూడా నమ్ముతుంటారు ఎందుకంటే ఎప్పుడు ఈ విధంగా ఎట్ల జరిగేది తెలవదని సో ముందు జాగ్రత్తకోదైయితే వీట్లనైతే పాటిస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఎప్పుడైనా ఏదైనా ఏదైనా పనిని స్టార్ట్ చేసే ముందు కానీ ఏదైనా ప్రారంభించే ముందు కానీ ఎవరైనా తుమ్మిండ్రు అనుకో ఆ పనిని అక్కడనే ఆపేసి కొంతసేపు అయ్యి ఒక ఆలస్యం ఒక ఐదు పది నిమిషాలు ఆలస్యం చేసిన తర్వాత దాన్నయితే ఆ పనినైతే ప్రారంభిస్తారు సో అది అది వచ్చేసి తుమ్ము వల్ల చాలా అపార్థాలు అయితే అయితా ఉంటాయని వాళ్లయితే నమ్ముతుంటారు సో అందుకని అ తుమ్మి ఎవరైనా ఒక పర్సన్ ఏదైనా ప్రారంభించినప్పుడు కానీ ఎటైనా బయటికి వెళ్ళే ముందు కానీ తుమ్మిండ్రకో కొంచెం ఒక ఐదు నిమిషాలు అట్లా విశ్రాంతి అయితే తీసుకొని ఆ తర్వాత ఆ పనిని అయితే ప్రారంభిస్తారు ఇంకొకటి వచ్చేసరికి మనం ఎప్పుడైనా రోడ్డు మీద నడుచుకుంటు వెళ్ళినట్లయితే మన మనకి దారి ఎదురుగా పిల్లి అడ్డు వచ్చిందనుకో మనమైతే ఒక రెండు నిమిషాలు అయితే ఆగాలి అంటారు సో పిల్లి పిల్లి అయితే అడ్డు వస్తే అట్ల మామూలు అయితే అట్ల పాటిస్తారు ఎందుకంటే కొంచెం వాళ్ళు మాకయితే చెప్పింది ఏంటంటే శని అయితే ఉంటుంది అంటారు సో ఆ శని వల్ల మనకైతే మనకి అట్లా ఆగాలని చెప్పిండ్రు సో అందుకైతే అట్లా ఆగుతాం ఇంకా ఎప్పుడైనా రోడ్డు మీద నిమ్మకాయలు కానీ గుడ్లు కానీ పెట్టినప్పుడు వాటిని దాటినాము అనుకో దరిద్రము అంటారు సో అందుకని అవి కనిపించినప్పుడైతే వాటికెళ్ళి దూరం వెళ్ళి పోవాలని అయితే చెప్తారు సో మా ప్రాంతంలో ఇలాంటివైతే చాలా జరుగుతూ ఉంటాయి సో అందుకైతే మేము అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉంటాము